మా ఆరోగ్యానికి వైఎస్ఆర్ గారు చాలా రికార్డులను సృష్టించాడు అటువంటి వాటిలో ఆరోగ్య సంరక్షణ రికార్డులను డిజిటలైజ్ చేయడం అది ఎట్లా అంటే ఉన్న కార్డ్లు ఆరోగ్యశ్రీ కార్డులను డిజిటల్గా అంటే మాకు ఏదైనా హాస్పిటలైజేషన్ అవ్వల్సి వచ్చింది అనుకోండి దాన్లో ఆ అమౌంట్ మొత్తం గవర్నమెంటే భరించే విధంగా ఈ ఇటు కొన్ని కొన్ని రోగాలకి కొన్ని కొన్ని డిసీసెస్కి మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది వైయస్సార్ ఆరోగ్య భీమా అని ప్రధానమంత్రీ యో ఆరోగ్య భీమా అని ఇటువంటి చాలా భీమాలను పెట్టాడు వైర్లెస్ ఈసీజీ మెషిన్లు కూడా పెట్టిండ్రు వైర్లెస్ ఈసీజి డైరెక్ట్ మనం అక్కడ పడుకోబెడ్తరు ఇట్లా బబుల్స్ లాగ పెడుతారు దాని ద్వారా మనకి ఈసీజీ అనేది తెలుసుకోవచ్చు టెలీ లే టెలీ లెజింగ్ మోడల్ కూడా కొత్తగా ఒక టెలీ లెజింగ్ మోడల్ అనేది కూడా అ ఆ వైఎస్ఆర్ గారు మా ప్రభుత్వంలో ఆరోగ్యానికి అంటే కొత్త తరానికి వర్క్ అనేది ఈజీగా తొందర తొందరగా ఎక్కువ పేషెంట్లను చూసే పరి చూసే విధంగా ఆయన తయారు చేశారు